వీలు కెఎఫ్ అల్ట్రా నాకౌట్ బడ్వైజర్ బడ్వైజర్ ఉందండి వన్ ఎయిటీ రెండు ఎంతా అండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఎంతనో అంతే అండి ఇంకేమన్నా కావాలా అండి కేఎఫ్ కూడా ఉందండి కేఎఫ్ టూ హండ్రెడ్ ఉందండి సరే అండి షాప్కు వచ్చేయండి ఓకే అండి ఓకే అండి